నేను నేను కాలేజ్ డేస్లో చాలా మందికి డాన్స్ నేర్పించే దాన్ని ఎలా అంటే మా రూమ్స్లో మేము ఫేర్వెల్కి అలాగే కొన్నికొన్ని ఫెస్టివల్స్కి డాన్సెస్ వేయాలి అన్నప్పుడు గ్రూప్గా మేము మా ఫ్రెండ్స్తో పాటు నేర్చుకునే దాన్ని అలాగే మా ఫ్రెండ్స్ దగ్గర నేను మా ఫ్రెండ్స్కి రాని సమయంలో నేను నేర్పించే దాన్ని అలాగే మా దగ్గర జూనియర్స్ ఉండే వారికి అయితే నేను చాలా రకాలుగా డాన్స్ నేర్పించాను అలాగ నేర్పించటంలో చాలా హాపెనెస్గా ఉండేది ఎందుకంటే నేను చేస్తు అనేకులకు నేర్పించను ఎవరు నేర్పించారు అన్నప్పుడు వీళ్ళు నేర్పించారు అని పలానా నా పేరు చెప్పేటప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది ఆ అనుభవము కూడా చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడైతే నేను మా పిల్లలకి కూడా డాన్స్ నేర్పిస్తు ఉంటాను అలాగే తన దగ్గర పాటలకి వేయించటానికి స్కూల్స్లో పిల్లలు ఎవరైనా డాన్స్ నేర్పించమని అడిగితే నేను నేర్పిస్తాను అలా నేర్పించడం నాకు ఒ క సంతోషంగా ఉంటుంది మన మనకు వచ్చింది మన దగ్గర పెట్టుకోకుండా అనేకులకు పంచిపెట్టటం అనే భావనలో ఎంతో ఇష్టంగా ఉంటుంది